హలో హలో అండి ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ ఫీవర్ లైక్ టెస్ట్ చేసి ఫీవర్ ఉంది హై ఫీవర్ ఉందని చెప్పి ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు

ఇదిగోండి అదే అడిగాను డాక్టర్ని డాక్టర్ ఏమన్నారంటే కొన్ని రెగ్యులర్వి ఉన్నాయి కొన్ని కొత్త రకంవి ఉన్నాయని చెప్పారు మరి ఫీవర్కి యాంటీబయోటిక్స్ సంథింగ్ ఏదో చెప్పారు డాక్టర్ మరి అ మీరు కొద్దిగా చూసి చెప్తారా లైక్ ఎలా యూస్ చేసుకోవాలి ఏది అని షుగర్ లేదండి బీపీ కొద్దిగా ఉంది ప్రజెంటు ట్యాబ్లెట్స్ వాడుతున్నానండి అంటే డాక్టర్ రాశారు కదా మరి లైక్ అడిగాను డాక్టర్ని అన్ని వాడా వాడాల్సిందే అన్నారు నా కండిషన్ బట్టి అది మీకు చూసి మీకేమన్నా సజెషన్ ఇచ్చినా పర్లేదు లేదా అన్ని వాడమన్నా వాడతాను అవునా షుగర్ అయితే లేదండి బీపీ అయితే ఉంది మరి అదే అంటే మా ఎప్పుడంటే అప్పుడు లైక్ మార్నింగ్ ఎప్పుడంటే అప్పుడు ఫీవర్ వచ్చేస్తుంది తర్వాత అప్పుడప్పుడు బీపీ బీపీ డౌన్ అనిపిస్తుంది రీసెంట్గా అయిందండి బట్ అది పీజీలో ఉంటానండి నేను పీజీలోండి ఇవ్వండి ఒక త్రీ డేస్కి అయ్యేటట్టు ఇవ్వండి అప్పటికీ తగ్గకపోతేే మళ్ళీ వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయి తీసుకుంటాను మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ అండి ఓకే అండి క్యాష్ ఇస్తానండి

ఏం లేదండి